కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు మనం ఆధార అనేది ఖచ్చితంగా కేవైసిీ చేయించాలి కేవైసి చేయడం వల్ల ఉపయోగాలు ఏందంటే బ్యాంక్ కస్టమర్ యొక్క వివరాలుంటాయిగా అవి తొందర మన అప్రూవల్ వస్తుంది మళ్ళీ ఫిజికల్గా డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు చాలా తక్కువ టైం పడుద్ది దీనికి అంటే కేవైసి అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్దనమాట కొత్త క్రెడిట్ కార్డుకి మన తక్కువ టైంలనే అప్రూవల్ వస్తుంది మళ్ళీ ఇది ఆదా తోటి కదా సేఫ్టీ ఉంటుంది యు ఐ డి ఐ మన ఆధార్ అది ఉంటుంది కదా దాని ద్వారా సేఫ్టీ ఉంటుంది ఓటీపీ ద్వారా ఆధార్ అనేది కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇలా అలా మన ఆధార్ కార్డు నెంబరు ఇంటి చిరునామా పేరు ఇవన్నీ వితిన్ సెకనులో పొందవచ్చు మనం ఇలా వెరిఫికేషన్ ఫీజు గీజు ఏముండదు మొత్తం ఫ్రీగా ఉంటుంది కేవైసి అనమాట ఇది క్రెడిట్ కార్డుకి ఎట్లా ఉపయోగపడదంటే క్రెడిట్ కార్డు లిమిట్ మనం పెంచమని అడిగినప్పుడు లేకపోతే పాత పాత వివరాలు ఉంటాయి కదా పాత అకౌంట్లు ఏమన్నా ఉంటా వాటి అప్డేట్ చేసేటప్పుడు మళ్ళీ ఈ కేవైసి కోసం బ్యాంక్ రిక్వెస్ట్ అనేది వచ్చినప్పుడు ఇది ఆధార్ కార్డు కేవైసి చేయాలంటే మొబైల్ నెంబరు ఖచ్చితంగా ఆధార్ తార్డు లింక్ అయ్య ఉండాలి మళ్ళీ సేఫ్టీగా ఉండే పోర్టల్ ఉంటాయిగా వాటితోటి మాత్రమే మనం ఓపెన్ చేసుకోవాలి ఇంకా ఇవన్నీ మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఆఫ్లైన్ ఉండదు అనమాట